నమస్కారం మన భారతదేశంలో రాజకీయ నాయకులు మతం అనే ఆయుధాన్ని వారికి నచ్చినప్పుడు వాడుతారు దేశంలో ఏదైనా ఒక అంశం గురించి ప్రజలు రాజకీయ నాయకులను ప్రశ్నించినపుడు వారిలో కొందరు పాత చరిత్రను తవ్వి మత ద్వేషాన్ని రేపుతారు దేశంలో చర్చించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నా సరే వారికి వాటి నుంచి ప్రజలు దృష్టి మార్చడానికి మత గొడవలు మొదలుపెడతారు ప్రజలు కూడా గొర్రెల్లా మారి ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా ప్రస్తుత విషయాలను పక్కన పెట్టి మతాల కోసం గొడవపడుతుంటారు మతం అనేది ఒక వ్యక్తి నమ్మకం ఒకరి నమ్మకం ఒకేలా ఉంటుంది ఒక్కొక్కరి నమ్మకం ఒకేలా ఉంటుంది పక్కవారి మతాన్ని గౌరవ పరచాలి గౌరవించాలి అంతేకానీ మతం పేరుతో విద్వేశాన్ని గొడవలను హత్యలను చేయమని ఏ దేవుడు ఏ గ్రంథం చెప్పలేదు మనుషుల్ల మనం మతం తరువాత పుట్టింది మనిషి ముందు పుట్టాడు మానవత్వం ముందు పుట్టిందని మనిషి గుర్తించాలి మత రాజకీయాలను చేసే రాజకీయ నాయకులను చెప్పుతో కొట్టి భారతదేశం అన్ని మతాల సమస్య సామరస్యం అదే మన గొప్పదనం దాన్ని మనం గుర్తించాలి రాజకీయాల కోసం మత్తాన్ని వాడేవారికి ఆ కఠిన శిక్ష విధించాలి అని నా అభిప్రాయం ధన్యవాదములు